ఆరు వందల ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు మూడు లక్షల నలభై వేల నాలుగు వందల ఎనభై ఏడు లక్షల డెబ్భై ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై